సార్ నమస్తే అండి రైల్వే బుకింగ్ క్లర్క్ అండి ఇది సార్ మీ పేరు సార్ సార్ నమస్తే సార్ నా పేరు హరి కృష్ణ సార్ నేను తిరుపతి వెళ్ళడానికి ట్రైను కోసం బుక్ చేసుకున్నాను సార్ అయితే మధ్యలో మళ్ళీ కొద్దిగా మా ఫ్యామిలీకి కొంచెం ప్రాబ్లం వచ్చి నేను ఆ యొక్క బుకింగ్ని విరమించుకుందామనుకుంటున్నాను సార్ అయితే ఇప్పుడు ఏ టైంలో ఎంత రీఫండ్ అవుతుందో కొద్దిగా నాకు దాని కోసము చెప్పాలి సార్ నేను ఒక టూ డేస్ ముందు విత్డ్రా చేసుకుంటే నాకు ఎంత అమౌంట్ రావచ్చాంటారు సార్

అది మనం ఒకవేళ ముందే అంటే ఒక అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక ఆరు గంటల ముందనుకోండి మనకి ఏదైనా అమౌంట్ వస్తుందా సార్ రాదా ఎలా చెప్పండి దానికి అవునా సార్ మరి మనకి ఆ టిక్కెట్ అంటే ఇప్పుడు దానికి వేస్ట్ అయిపోయినట్టా సార్ అది ఎలా రీ అది బ్యాంక్ అకౌంట్కి వేస్తాడా సార్ అది ఒక రీఫండ్ అయ్యింది మొత్తం అదే మనం ఏదైతే అకౌంట్ నుంచి మనం బుక్ చేశామో మళ్ళీ ఆ అకౌంట్కి రీఫండ్ చేస్తారు అంటారు అదే మీరు చెప్పడం అయితే నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అయితే మీకైతే ఏమి పడదు సిక్స్టీ రుపీసే పడుతుంది అని చెప్పి అంటున్నారు కదా మీరు మిగతాది ఏమి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది కాబట్టి అది మీకు ట్రాన్సఫర్ అయిపోతుందని చెప్తున్నారు ఓకే ఓకే సార్ అది వెబ్సైట్లోకి పోయి చేసుకోవాలి కదా సార్ అదంతా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్